చెప్పండి సార్ మా హోటల్లో ఉన్నాయి సార్ రూమ్స్ సింగిల్ బెడ్డా డబుల్ బెడ్డా సార్ ఓకే సార్ కనక్టెడ్ బాత్రూమ్స్ ఉండాలా సార్ మాది ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్ సార్ మాది

పర్ డే సిక్స్ తౌసండ్ సార్ అన్ని ఉంటాయి సార్ గీజర్ ఉంటుంది షవర్ ఉంటుంది టబ్ బాతింగ్ సిట్టింగ్ టాయిలెట్స్ ఉంటాయి వెస్ట్రన్ రూమ్ క్లీనింగ్ ఫెసిలిటీ ఉంటుంది మీకెలాంటి టిఫిన్ రూమ్కే డెలివరీ చేస్తాం సార్

మా దగ్గర కూల్ డ్రింక్స్ వైన్స్ అవైలబులిటీ ఉంటాయి సార్ ఎలా సార్ నాన్ ఏసీ ఏసీ సార్ ఏసీ అయితే ఇంకా టూ తౌసండ్ ఎక్కువ అవుతుంది సార్ ఎక్స్ట్రా అవుతుంది సార్ అమౌంట్ ఎయిట్ తౌసండ్ అవుతుంది ఓకే ఓకే సార్ ఓకే సార్ అడ్వాన్స్ ఏమైనా ఇస్తారా సార్ ఓకే ఓకే సార్ రూమ్ నంబర్స్ మీకు పంపిస్తాం సార్